సింధు టెన్నిస్ క్రీడాకారిణి దాన్ని మన ఆంధ్రాలోనే కాకుండా ప్రపంచమంతా కూడా చూచుటకు అందరూ ఇష్టపడతారు తరవాత ఇండోర్ స్టేడియంలో బ్యాట్మింటన్ చాలా బాగా అందరూ ఇష్టపడి చిన్న వయస్సు నుంచి పెద్ద వయస్సు వరకు కూడా ఒక ఎక్ససైజ్లాగా ఆడుతూ ఉంటారు తరువాత క్రికెట్ క్లబ్స్ అనేవి పెద్ద పెద్ద మంచి మంచి స్టేడియంస్లోని అడుతూ వాటిని అందరూ ఎంజాయ్ చేస్తారు జాతీయ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్పోర్ట్స్ మీట్ అనేది మన దేశంలోనే ఉంది దానికి కూడా అగ్రగ్రామీణ అవార్డులు వచ్చియున్నాయి